హలో మ్యాడమ్ బాగున్నారా అదే మ్యాడమ్ మొన్న హాలిడేస్ అయిపోయినాయి కదా కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంక ఏ కోర్స్ తీసుకుందాము ఏంటి మిమ్మల్ని ఒకసారి సలహా అడుగుదామని కాల్ చేసానుఅండి అవును రిసల్ట్స్ వచ్చాయి మ్యాడమ్ మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఎంపీసీ అవునా ఓకే మ్యాడమ్ అది ఫీజ్ అవి కొంచెం మేము కట్టుకోలేం కదా అది కూడా కొంచెం బడ్జెట్ కోర్స్ అయితే బాగుంటుంది అని మా పేరెంట్స్ అంటున్నారు అండి అవును ఓకే మామూలుగా మన ఊరు దగ్గరలో ఏమి లేవు మ్యాడమ్ హాస్టల్లో అయితే మా అమ్మ వాళ్ళు జాయిన్ చేయరు అండి మాది ఇక్కడ పల్నాడు అండి గుంటూరు సిటీ అండి మాది అదే బెస్ట్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఏంటి అని

ఓకే

ఓకే మ్యాడమ్ అయితే మా వాళ్ళని అడిగి నేను కన్ఫామ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను

ఓకే ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ